పప్పుకూర చేయాలంటే పప్పు టమేటా ఇవన్నీ తరుక్కుని కుక్కర్లో పెట్టి పసుప్పొడి మిరపకాయ ఉల్లిపాయలు ఓ ఒక తెల్లగడ్డలు ఇవన్నీ వేసి కుక్కర్లో నీళ్లుపోసి మూతపెట్టి నాలుగైదు విజిల్లు వచ్చిన తర్వాత దాన్నితీసి వెంటనే విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత దాన్ని ఆవిరి మూతతీసి పప్పు గుత్తిలో ఇనిపి దాన్ని కరింపాకు తెల్లగడ్డ ఇవన్నీ నూనె పోసి దాంట్లో వేయించి తిరగబాతచేసి దాన్ని పెట్టేసి కొంచెం ఒక కాలుగ ఐదు గంటలు పది గ పది నిమిషాలు దాకా ఉడకబెట్టి మళ్లీ దించుకోవాల అలాగే కూ వంకాయకూర జేయాలంటే పా వంకాయల్ని తరుక్కోవాల యా కడిగి కడిగీ య వంకాయల్ని తరిగి పెట్టుకోవాలా తెల్లగడ్డలు తరుక్కోవాలా తె ఎర్రగడ్డలు తరుక్కోవాలా తెల్లగడ్డలు ఒలిచిపెట్టుకొని అంటే నేను ప పెనములో నూనెపోసి ఉద్దిపప్పు ఆవాలేసి దాన్ని ఈ వంకాయ వేసి వ ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసి తర్వాత ఉప్పు పసుపొడి వేసి దాని తర్వాత బాగా కొంసేపు ఉడకబెట్టి నీళ్ళుపోసి కొంసేపు ఉడకపెట్టిన తర్వాత కారం కూర చేయాలంటే కొంచెం పులుపు పులుపుయేసి చింతపండు కలిపి కొంచెంగా దిట్టంగా కారము అది వేసి ఉడకబెట్టి ఐదు నిమిషాల తర్వాత దాన్ని దించుకోవాలి తర్వాత చికెన్ చేయాలంటే చికెను బాగా చిన్న ముక్కలుగా తరుక్కోవాల టమేటా కడిగి దాన్ని తరిగిపెట్టుకోవాలా ఉల్లిపాయలు మసాలా దినుసులు ఇవన్నీయేసి బాగా గ్రైండ్ పెట్టి మసాలా మసాలదినుసులు టమేటా ఇవన్నీ గ్రైండ్ చేసి బాగా కు కూ చికెన్ని చికెన్ ముక్కలుని ఒక పెనములో ఓ ఒక కూరగాయ అదే వేసి దాన్ని బాగా పసుపొడి ఉప్పు కరింపాకేసి బాగా ఎనిపి దాన్ని ఫ్రై చేసి దాన్ని పెట్టుకొని తర్వాత వే వేరే పెనం పెట్టుకొని దాంట్లో నూనెపోసి తగినంత నూనెబోసి దాంట్లో ఎ ఎర్రగడ్డలు ఈ గు చే మసాల నూరిన వస్తువుని వేసి బాగా ఫ్రై చేసి ఉప్పు అదంతాయేసి ఫ్రై చేసి తర్వాత ఈ చికెన్ ఫ్రైని దాంట్లోపోసి మసాలాద పొడియేసి చికెన్ మసాలా పొడి వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత దాన్ని దింపుకుంటే బాగా రుచికరంగా ఉంటుంది అలాగే మటన్ కూడా చేయాలంటే మటన్ను బాగా మటను ఉ ఉప్పు పసుప్పొడి కరింపాకు ఇవన్నీ బాగా ఉడకపెట్టి తనిగా పెట్టుకోవాలి ఒక పెనంపెట్టి మళ్ళీ వేరే పెనంపెట్టి దాంట్లో నూనె పోసి దాంట్లో ఉల్లిపాయలు ఈ మసాలదినుసులు ఉద్దిపప్పావాలు వేసి కరివేపాకేసి ఎర్రగడ్డలు తరిగి పెట్టి దాంట్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మటను ఫ్రైని ఎత్తి దాంట్లో పోసి మిరప్పొడి అవన్నీ బాగా తగినంత రుచికరంగా వేసుకొని ఒక పది నిమిషాలు దాకా ఉడకబెట్టి తర్వాత దింపుకుంటే బాగా రుచిగా ఉంటుంది అలాగే ఒక మునక్కాయ కానీ ఒక చిక్కుడుగాయ కానీ ఇదే మాదిరిగా మనం చేసుకోవచ్చు మునక్కాయ చేయాలంటే గూడా ఇదే మాదిరిగా టమా మా దాన్ని ముక్కలుముక్కలుగా చేసుకుని చిన్నచిన్నయిగా చేసి పెట్టుకొని కడిగి దాని త తనిగా పెట్టుకోవాలి అదే పెనం మీద పొయిమీద పెనం పెట్టి దాంట్లో నూనె పోసి దాంట్లో ఉద్దిపప్పావాలుపోసి కొద్దిగా టమోటాలు కడిగి తరిగిపెట్టుకొని దాన్ని అదంతా నూనెలో వేసి ఫ్రై చేసి ఈ మునక్కాయ ముక్కల్ని వేసి బా కొంచెసేపు ఉడకనిచ్చి చింతపండు పులుకు కొంచంగా తగినంతగా యేసి మిరప్పొడి అదంతా వేసి ఫ్రై చేసుకుని కొంచెంసేపు ఉడికిన తర్వాత దాన్ని ఓ దింపుకోవచ్చు అది కూడా రుచిగా ఉంటుంది చిక్కుడుగాయ అంతే ఒక గో గోటు చిక్కుడుగాయ చేయాలంటే దాన్ని బాగా ఒలుచుకొని చిన్నచిన్న ముక్కలుగా ఒలిచిపెట్టుకొని దాంట్లో మా నూనెపోసి పె పెనం పెట్టి నూనె పోసి ఉద్దిపప్పావాలు వేసి దానికి ఎర్రగడ్డలు వేసి కరివేపాకేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చిక్కుడుగాయ ముక్కల్ని దాంట్లో వేసి ముందుగానే చెనగపప్పులు నూరిపెట్టుకొని చెనగపప్పులు పొడిని దీంట్లో ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు ద ఉండనిచ్చి